చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవరండీ ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఎవరిచ్చారండి నా నెంబర్ మీకు ఓకే ఏం లేదండి ఇప్పుడు లోన్ అంటే మన అవసరాలు ఉంటాయి కదండీ మన అవసరాలకి బట్టి లోన్స్ ఉంటాయి అన్నమాట అంటే చాలా రకాలైన లోన్స్ అయితే ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా అంటే పర్సనల్ లోన్ ఉంది హోమ్ లోన్ ఉంది వెహికల్ లోన్ ఉంది బిజినెస్ లోన్ ఉంది ఎడ్యుకేషన్ లోన్ ఉంది ఇంక మీరు పర్సనల్ లోన్ అనేది మీ వ్యక్తిగత అవసరాలకి ఇస్తాము ప పర్సనల్ లోన్ అది ఎలాంటి గ్యారంటీ లేకుండా కూడా ఇస్తాము ఇప్పుడేంటంటే మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే కొంచెం వడ్డీ రేట్ ఎక్కువ ఉంటుందండి లేదు నేను హోమ్ లోన్ తీసుకుంటాను నేను ఇల్లు కట్టించుకోవాలి అని అనుకుంటున్నాననుకోండి యు కెన్ గో ఫర్ హోమ్ లోన్ అండి ఏమంటే దీని మీద వడ్డీ రేట్ కూడా తక్కువ ఉంటుంది కాకపోతే మీరు ఎక్కువ టైం పీరియడ్కి మీరు ఈ హోమ్ లోన్ని తీసుకోవచ్చు అంటే మీరు రీపేమెంట్ పీరియడ్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చన్నమాట దానికి తగ్గట్టుగానే మీకు వడ్డీ రేట్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది లేదు మీరు ఏదైనా కార్ కాని బైక్ కాని ఇంకా వేరేది ఏదైనా మీరు కొనాలని అనుకున్నారే అనుకోండి మీరు యు కెన్ గో ఫర్ వెహికల్ లోన్ అన్నట్టు వెహికల్ లోన్ తీసుకుంటే మీకు వడ్డీ రేట్ హోమ్ లోన్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుందండి అట్ ది సేమ్ టైం పర్సనల్ లోన్ కంటే తక్కువ ఉంటుంది లేదు మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి ఆ బిజినెస్ స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు లేదా బిజినెస్ని ఎక్స్పాండ్ చెయ్యాలి అనుకుంటున్నారు అనుకున్న టైంలో మీరు యు కెన్ గో ఫర్ బిజినెస్ లోన్ అన్నమాట ఇది బిజినెస్ లోన్ అమౌంట్ అనేది మీరు మీ టైప్ ఆఫ్ బిజినెస్ కానీ మీరు దాని మీద బట్టి ఉంటుంది మీరు ఎలా ఎక్స్పాండ్ చెయ్యాలనుకుంటున్నారు మీ బిజినెస్ బడ్జెట్ ఎంత దాన్ని బట్టి ఫిక్స్ అవుతుందన్నమాట లేదు ఇది కా ఇది కూడా వద్దు అనుకుంటే మీకు ఎడ్యుకేషన్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు మీ పిల్లలు హైయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే కంట్రీకి వెళ్ళుతున్నారనుకోండి లేదా మంచి ఫేమస్ రెపుటేడ్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళని జాయిన్ చే జాయిన్ చెయ్యించాలని అనుకుంటున్నారు అనుకోండి అలాంటి టైంలో మీరు యు కెన్ ఆప్ట్ ఫర్ ఎడ్యుకేషన్ లోన్ అన్నమాట దీనిమీద కూడా ఇంట్రెస్ట్ బాగానే ఉంటుంది ఇదండీ ఇది డిఫరెంట్ లోన్స్ అన్నమాట అదేనండి ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగా ఇప్పుడు మీ అవసరము మీర్ మీరు చెల్లించే కెపాసిటీ మీ ఇన్కమ్ దీన్నీ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఇప్పుడు మీకు పెద్ద సొమ్మే అవ మీకు పెద్ద అమౌంట్ అవసరమైంది అలాంటప్పుడు మీరు తక్కువ వడ్డీతో హోమ్ లోన్ కాని ఎడ్యుకేషన్ లోన్ కాని మంచి ఆప్షన్ మీకు లేదు మీకు తక్షణా తక్షణ అవసరమేమైనా ఉంది మీకు అలాంటి టైంలో ఏం గ్యారంటీ ఏం తీసుకో గ్యారంటీ ఏం లేకుండా మీరు పర్సనల్ లోన్ కూడా మీకు మీరు తీసుకోవచ్చు మీరేదైనా వెహికల్ కొనాలి అనుకుంటే మీరు వెహికల్ లోన్ తీసుకోవచ్చు లేదు మనం మెయిన్ చెప్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు లోన్స్ అనేవి అన్నీ మీ క్రెడిట్ స్కోర్ మరియు మీ ఇన్కమ్ దాని మీద బేస్ అయ్యి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పా సంవత్సరానికి పది లక్షలు సంపాదిస్తున్నారనుకోండి సంవత్సరానికి పది లక్షలు సంపాదిస్తూ ఉంటే మీరు మీరు ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ లోన్ తీసుకోవడానికి కుదరదన్నమాట మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో దానికంటే తక్కువ అమౌంటే మీకు లోన్గా ఇస్తారు అలా అన్నమాట మీ ఇన్కమ్ తక్కువుండి మీరు బిజినెస్ మీరు లోన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చెయ్యకూడదన్నమాట మీకు ఇన్కమ్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీకు లోన్ లోన్ కూడా ఉంటుంది అలా అన్నమాట మీకు మీ ఇన్కమ్ మీద బేస్ అయ్యి ఉంటుంది మీ ఇన్కమ్ మీరు మీరు ఎంత పే చెయ్యగలరు దాని మీద బట్టి ఉంటుందన్నమాట సో మెయిన్గా ఇదండీ మీకు ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి పర్సనల్ కాని హోమ్ లోన్ కాని వెహికల్ లోన్ కాని బిజినెస్ లోన్ కాని ఎడ్యుకేషన్ కాని మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ అవసరాన్ని బట్టి మీకు ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి దాన్ దాన్ని బట్టి మీరు డిసైడ్ వన్స్ మీరు డిసైడ్ అవ్వండి ముందు మీరు డిసైడ్ అయిన తర్వాత మీరు ఏది తీసుకోవాలి ఏం లోన్ తీసుకోవాలనుకుంటున్నారనేది ముందు డిసైడ్ అయ్యి నాకు చెప్తే దాన్ని బట్టి మీరు ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి ఎలా ఎలా ప్రాసెస్ చెయ్యాలి ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఎంత టైం పడుతుంది అనేది నేను చెప్తాను ముందు మీరు డిసైడ్ అవ్వండి మీరు డిసైడ్ అయి నాకు చెప్తే ఎలా అనేది ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలనేది నేను చెప్తాను దాన్ని బట్టి మనము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వదాం మీరు ఆలోచించుకుని నిదానంగా ఆలోచించికుని చెప్పండి నాకు ఫోన్ చెయ్యండి మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ మీకు కావాలన్నా కూడా నాకు ఫోన్ చెయ్యండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం మీరేం ఇబ్బంది పడద్దండి నా పేరు విలాన్ అండి నేను అకౌంటెంట్ని షూర్ షూర్ అండి కాల్ చెయ్యండి ఓకే అండి